భారతదేశంలో యువత చాలా క్రొత్త క్రొత్త ఉద్యోగాలు వస్తున్నాయి యువత క్రొత్త క్రొత్త ఉద్యోగాలు కావాలనే కోరుకుంటుంది అవి ఉదాహరణకు క్రొత్త ఉద్యోగాలు వచ్చేసి యూట్యూబర్ అండ్ ఆల్సో ఫోటోగ్రాఫర్ మరియు చాలా కొత్త సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధించి క్రొత్త ఉద్యోగాలు వస్తున్నాయి భారతదేశంలో అవి చాలా మంచిగా ఉన్నాయి వాటిని

మన భారతదేశంలో యువత కావాలనే కోరుకుంటున్నారు అది మంచి విషయం క్రొత్త ఉద్యోగాలు కొత్త ఏఐ టెకీస్ అనే ఉద్యోగాలు కూడా భారతదేశంలో కొత్తగా వస్తున్నాయి